నమస్తే అండి ఇలా ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో జరిగే కల్చర్ గురించి సాంప్రదాయాలు పండగలు గురించి గట్రా తెలుసుకుందామని వచ్చానండి మాది వేరే దేశమండి కొంచెం వాటి గురించి నేను తెలుసుకుందామనండి

ఎన్ని డేస్ జరుపుకుంటారండి అది

అది రెండో పండగ రెండో రోజండి రెండో రోజని చెప్తారా

మూడో రోజునా అండి

కోడిని కోసుకుంటారా అండి

అవునండి

దసరా ఎన్ని రోజులు జరుగుతుందండి అవునండి అవును

అవునండి అవును అన్ని చర్చిల్లో

ఆరోజు క్రీస్తు పుట్టిన రోజా అండి

అవునా డిసెంబర్ నెల అంతా జరుగుతుందండి

చూస్తానండి తప్పని సరిగా సరేనండి